ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ మరియు సౌలభ్యాలు ఏమిటి అనే ప్రశ్నకు మార్గదర్శకమైన సమాధానం అనువదిస్తున్నాను వివరించే నియమిక అధికారి ఎన్టి రామారావు జిల్లాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్వహిస్తున్నారు అతను జనాభా చట్టాల ప్రకారం ఆరోగ్య సేవలు అందిస్తున్నారు రోగ నివారణ ప్రతినిధిగా పరిశోధనలు మరియు గుర్తింపు నుండి రక్షణా మార్గాలు సౌలభ్య పరిషీ ఆరోగ్యం ప్రకారంగా ప్రభావం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కూడా జిల్లా నియామక అధికారి రోగాల ప్రకారం అతని పరిమితులు స్థల నివాసులకు సహాయం అందిస్తున్నారు అందుబాటులో ఉన్న సేవలు ప్రత్యేకంగా గమనించబడుతున్నాయి అనేక గ్రామాలు నివాసులు ఆరోగ్య సేవల యందు దూరంగా ఉన్నారు అలాగే వెబ్సైట్లు కొత్త పద్ధతుల మీడియాల ప్రచారం మరియు ప్రోత్సాహన కార్యక్రమాలు జనాభాకి ఆరోగ్య సేవలు మరియు సమాచారాన్ని అందిస్తున్నాయి జన్మ నియంత్రణ మరియు పరిపాలన ప్రణాళికలు అనేక గ్రామాలలో అందుబాటులో ఉన్నాయి అలాగే ఆరోగ్య ప్రయాణ షేకలు ఆరోగ్య మార్గదర్శకాలు మరియు ఆరోగ్య సూత్రాలే అందిస్తూ ఉన్నాయి అదేవిధంగా మనకి ఇంకా అనేక రకమైన సౌలభ్యాలు కూడా మనకి అందిస్తూ ఉన్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకి సాధారణ ఆరోగ్య సేవల అంటే ప్రాథమిక ఆరోగ్య సేవలు మాతాపితృలు మరియు పుట్టినవారు నిర్దిష్ట సమయంలో క్లినికల్గా డాక్టర్ మద్దతూ అందిస్తూ ఉన్నాయి గర్బిణీలు మరియు పేరెంట్ను ఆరోగ్య చిరుత మరియు సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి బాలా ఆరోగ్య పరిపాలన పిల్లల బాలికలకు గుణాత్మక మరియు మానవికా ఆహారం చికిత్సా మరియు పరిశోధన అందిస్తున్నాయి సమూదయ ఆరోగ్య పరిపాలన గ్రామ నివాసుల మరియు సామూహిక సమూహాలకు ఆరోగ్య సేవలు అందిస్తాయి ప్రతిబోతా చికిత్సలు విధానాలను కూడా వీటికి అందిస్తూ ఉన్నాయి